మేము సోనువిజన్లో హయ్యర్ ఫైవ్ ఇన్ వన్ కన్వర్టబుల్ ఫ్రిడ్జ్ని కొన్నాము ఇది కొన్న ఒక సంవత్సరం లోపలే మాకు

ఫిల్ చేసారు వెళ్ళారు ఆ తరువాత సిక్స్ మంత్స్ తరువాత మళ్ళీ అందులో కూలింగ్ రాలేదని మళ్ళీ కంప్లయింట్ ఇచ్చాము మళ్ళీ వచ్చారు గ్యాస్ ఫిల్ చేసారు ఆ తరువాత అయిన కూడా అది బాగా కూలింగ్ అనేది రాలేదు దీనికి మేమూ అదనపు ఛార్జీలు భరించాము కాబట్టి న ఈ ఫ్రిడ్జ్ వలన ఇది మేమూ చాలా డబ్బులు పెట్టి కొన్నాము ఇలాంటి ఫ్రిడ్జ్ వలన మేమూ సంతృప్తిగా లేము